పాడటానికి ఊపిరిపై నియంత్రణ అలాగే గొంతు యొక్క తీవ్రత గొంతు యొక్క బొంగురుపాకపోవడం కూడా ఇలాంటివి ఎన్నో ఫ్యాక్టర్స్ మనల్ని సింగింగ్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి పాడటానికి ఊపిరిపై నియంత్రణ చాలా ప్రాక్టీస్ వల్ల వస్తుంది దాన్ని సాధించడానికి మనం రోజు సాధన చేయాలి చాలామంది అందమైన గొంతు ఉన్న వారికి ఊపిరిపై నియంత్రణ లేకపోవడం వల్ల వాళ్లు పాడే పాట అందంగా ఉండదు ఊపిరిని సరిగ్గా ఎంతవరకు ఊపిరిని వదలాలి ఏ రాగం దగ్గర ఎంతవరకు ఊపిరిని వదలాలన్న దాని బట్టి మనకి చాలా పాట అనేది అందంగా వస్తుంది ఎంతోమంది గొప్ప గాయకులైన బాలసుబ్రమణ్యం గారు సుశీలమ్మ జానకమ్మ వీటి గురించి ఎన్నోసార్లు ప్రస్తావించారు ఊపిరి పైన నియంత్రణ అంటే ఊపిరి బిగబట్టుకుని పాడమని కాదు ఎంత స్తృతిలో పాడాలి ఎంత గ్యాప్ ఇచ్చి పాడాలి ఎంత స్లోగా ఊపిరి పీల్చుకుని ఎంత స్లో విడ్త్ ఎంత ఎక్కడ వదలాలి ఎక్కడ పట్టుకోవాలన్నది మనం బాగా తెలుసుకోవాలి ఊపిరిపైన నియంత్రణ చేయడం వల్ల పాటకి ఎంతో ఉపయోగపడతాయి వాటి మెరుగుపరచుకోవడానికి మనం రోజు ఎంత సేపు సాధన చేయాలనే దాన్ని బట్టి మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు రోజుకి రెండు మూడు పాటలు పాడడం ఒక రెండు మూడు గంటలు పాడటం చేస్తూ ఉండాలి అలా మనకు అలవాటయ్యే కొద్ది దాన్ని మనం పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఎందుకంటే చాలామందికి ఇంకా అలవాటు అయ్యే కొద్ది ఇంకా ఎక్కువ పాడాలనిపిస్తూ ఉంటుంది కొంతమందికి టైం లేక తక్కువగా ఎందుకంటే రోజు ఇంత టైం అని పెట్టుకుని ప్రాక్టీస్ ఒక రెండు మూడు గంటలు ప్రాక్టీస్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది లేదా ఇంకా పెంచుకుంటూ వెళ్లొచ్చు లేదా తగ్గించుకుంటూ వెళ్లొచ్చు అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది